చెప్పమ్మా ఇంకా ఏమైన ఉన్నాయా అమ్మ హెడేక్ కానీ కడుపులో తిప్పుడు కానీ వామింటింగ్ సెన్సేషన్ ఇంకా ఏమన్న ప్రాబ్లమ్ అనిపిస్తుందా అమ్మ ఫీవర్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే నైట్ ఏ టైమ్లో వస్తుందో టెంపరేచర్ నువ్వు చెక్ చేసుకుంటున్నావా అమ్మ లెవెన్ టు ట్వల్వ్ అంటే రా వా అర్ధ రాత్రి కాడ వస్తుందా అంటే బయట ఏమన్న నువ్వు ఫుడ్ తీసుకున్నావా అమ్మ ఏమన్న అంటే బయట ఫుడ్ వల్ల కూడా కొంచెం ఏమన్న హెల్త్ ఇష్యూ వచ్చి అలా కూడా ఉంటుంది దాని వల్ల ఏమన్న ప్రాబ్లమ్ అయ్యిందా అందుకే జంక్ ఫుడ్స్ వల్ల కూడా ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అమ్మ అందుకని దాని వల్ల ఏమైన ప్రాబ్లమ్ అవుతుందా ఏంది అట్లా అంటే వామిటింగ్స్ ఏమైన అయినాయా అమ్మ అయితే నేను మామూలుగా ఒక ఫైవ్ డేస్కి మెడిసిన్ రాస్తాను అమ్మ ఫైవ్ డేస్కి మెడిసిన్ రాస్తాను ఆ మెడిసిన్ వాడు చూడు నీకు వాడినాక కూడా తగ్గకపోతే ఒకసారి వస్తే దాన్ని బట్టి నేను ఏమైన టెస్టులు చేయాల ఏంది అనేది చూస్తాను ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మెడిసిన్స్ ఫస్ట్ వాడితే తరువాత తగ్గకపోతే అప్పుడు వేరే స్టెప్ వేయచ్చని చెప్తున్నాను అమ్మ ఫస్టే టెస్టులు అవి అంటే బాగుండదు కదా అందుకని మెడిసిన్ రాస్తాను అంటున్నాను అంటే ఇప్పుడు డాక్టర్ రాసిన మెడిసిన్ వేరే ఉంటుంది అమ్మ బయట మీరు షాపులలో కొన్న మెడిసిన్ వేరే ఉంటుంది అమ్మ ఏంటంటే ఇప్పుడు డాక్టర్ మేము పరీక్షించి ఇస్తాం కదా మేము అన్నీ కనుక్కొని ఇస్తాం కాబట్టి అది వేరు ఉంటుంది మీకు అట్లా కాబట్టి చెప్తున్నాను నే ఇప్పుడు ఫైవ్ డేస్కి మెడిసిన్ ఇస్తాను ఫైవ్ డేస్ తరువాత మీకు తగ్గకపోతే మళ్ళా ప్రిస్క్రిప్షన్ తీసుకొణి వచ్చావు అనుకో స్లిప్తో నేను నీకు బ్లడ్ టెస్టు ఇంకా ఏమి ఏమి అవసరం పడితే అది టెస్టులు చేస్తాను సరేనా అమ్మ ఓకే అమ్మ